మన దేశంలో పారిశ్రామిక రంగానికి ఎక్కువగా పెద్దపీట వేయడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎన్నో ప్రోత్సహకాలను కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే న్యూ న్యూ ఎంటర్ప్రూనర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి నిర్మాణ పరంగా డబ్బు అనేది అవసరం అవుతుంది ఇదేంటంటే మనకు బ్యాంకుల్లో ఇవ్వటానికి ఇప్పుడు లో ఇంట్రస్ట్తో కూడా ఫండ్స్ అనేవి ఇవ్వటానికి గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఇందులో ఏంటంటే మనం పెట్టుకున్నటువంటి వ్యాపార రంగాన్ని బట్టి దీనికి లోన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది వారికి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేసినట్లయితే లోన్ ఇచ్చి మనకి గైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది దీని వల్ల భారతదేశం ఆర్థిక వ్యవస్థ అనేది కూడా చాలా మెరుగుపడింది ఇప్పటి కాలంలో అయితే చాలా మంది పారిశ్రామికవేత్తలుగా మంచిగా ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా దేశానికి కూడా ఆదాయాన్ని సంపాదించి పెట్టడం జరుగుతుంది అలాగే కొత్త వ్యాపారాలుకు ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే బిజినెస్ లోన్స్ అనేవి తక్కువ ఇంట్రస్ట్కే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది